నాకు ఇష్టమైన క్లాసిక్ బుక్కు ఏంటంటే కాశీ మజిలీ కథ ఇది చాలా బుక్స్టాల్లో వెతికినాను ఎక్కడ దొరకలేదు కానీ ఒక దగ్గర మాత్రం దొరికింది నాకు అది శ్రీ వెంకటేశ్వర బుక్స్టాల్ తిరుపతి అక్కడ ఇవే కాదు చాలా బుక్స్ ఉంటాయి నావల్స్ ఉంటాయి బుక్స్ ఉంటాయి గ్రంథాలు ఉంటాయి చాలా ఉంటాయి కానీ నాకు ఈ కాశీ మజిలీ కథలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది కొన్నాను ఇందులో ఈ కాశీ మజిలీ కథలు పన్నెండు భాగాలుగా ఉంటాయి అందులో మనిసిద్దుడు అనే యతి గోపిక్ కుమారితో దాక్షనాత్య ప్రాంతం నుంచి హిందువులు కు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలి నడకన ప్రయాణం అవుతాడు ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీ యాత్రకు చేరుకునే కాశీ మజిలీలోను కథలు చెప్పుకుంటు ఉంటారు ఆ గొలుసుకట్టు కథలు అన్నీ సంకల్పనమే ఈ కాశీ మజిలీ కథలు ఈ గ్రంథం తెలుగువారిలో మంచిని పేర్కొనింది దీని స్ఫూర్తితోనే పేదరాశి పెద్దమ్మ కథలు చందమామ కథలు మర్యాదరామన్న కథలు మొదలైనవి వెలువడినాయి ఇవి పన్నెండు భాగాలు ఉన్నాయి అందుకు అని నాకు ఈ కథ ఈ కాశీ మజిలీ కథలు చదవాలన్నా కొనాలన్నా చాలా ఇష్టం ఇవి పన్నెండు భాగాలలో రెండు భాగాలు మాత్రమే నాకు దొరికింది ఇంకా కొన రెండు భాగాలు కొనడం జరిగింది ఇంకా కొనాలన్న వెయిట్ చేస్తున్నాను కానీ ఇందులో మంచి మంచి స్ఫూర్తిని ఇచ్చే కథలు ఉంటాయి కాశీ మజిలీ కథలు